అవును చెప్పండి ఏం ఫ్లవర్స్ కావాలండి ఎన్నెన్ని కేజీలు కావాలండి గులాబీలు గులాబీలు ఏ కలర్ కావాలండీ రెడ్ పింక్ వైట్ మా కలర్స్ కూడా ఉంటాయండీ మరి మీకు కావాలంటే చెప్పండి ముందుగానే తీసుకొస్తాము మళ్ళీ అప్పటికప్పుడు అంటే కుదరవు ఫ్రెష్ గానే ఉంటాయండి కేజీ నూటయాభై అండి ఎంతకు కావాలి బాగానే ఉంటాయండి మీకు ఎంతకి కావాలో అడగండి పోనీ హాన్ హండ్రెడ్ సరే అండి హండ్రెడ్ చేసుకోండి హండ్రెడ్ ఇవ్వండి మేడం మరీ మాకు కూడా పడాలి కదా ఇప్పుడే కూడా తెచ్చాను సర్లేండి మేడం పెటల్స్ కూడా పెటల్స్ కూడా ఏమన్నా కావాలా అంటే రేకులు అవి మాత్రం ఇంకేమన్నా కావాలా పువ్వులేనా సరేనండి ఎన్ని డేస్లో కావాలి మేడం సరే సరే సరే అండి